నేను మా ఇంట్లో పెంచుకోవాలనుకున్న మొక్క డ్రాగన్ ఫ్రూట్ ఈ మొక్క నాకు పెంచుకోవాలని చాలా ఆసక్తికరంగా ఉన్నది ఎందుకంటే ఆ పండును చూసాక చాలా బాగుంది ఒకసారిగా నేను మా ఇంటి వైపు అటువైపు వెళుతుంటే ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ యొక్క తోటను చూశాను సరే అని ఇక్కడ పెరుగుతుంది కదా అని దాని యొక్క విత్తనాలు ఎక్కడి నుంచో తెప్పించాను సరదాగా ఒక రెండు మొక్కలు వేసాను కానీ కొంచెం ఎదిగిన తర్వాత అవి బ్రతకలేదు నాకు చాలా బాధనిపించింది ఎందుకంటే నేను చాలా ఆశలు పెట్టుకున్నాను ఇదేంటంటే ఆస్ట్రేలియాకు చెందిన పండు ఇది డ్రాగన్ ఫ్రూట్ అనేది నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను ఇది ఎదుగుతుందనుకున్నాను కానీ దానికి వాతావరణం పడకో లేదంటే నేను సరైన స్థా స్థానంలో వాటిని వేయకో కాని అవి మొక్కలనేవి చనిపోయాయి కాబట్టి మనం ఏదైనా మొక్కలు తీసుకునేటప్పుడు అవి మన ప్రాంతంలో ఎదిగేటువంటి గుణం వాటికి ఉందా దానికి ఆ సౌకర్యాలను ఉండే స్థానం ఇక్కడ ఉందా సూర్యరశ్మి మరి అన్ని ఆడికొచ్చే స్థలం ఉందా లేదంటే ముందే చూసుకొని ఇవ్వాలి అలాగే కొన్ని ఇష్టమైన మొక్కలకి అక్కడ కాని పరిసరాలు సరిగ్గా లేకపోతే మనకి దగ్గరలో ఉన్న ఈ యొక్క మొక్కల కొట్టులకి గట్టా వెళ్లి ఈ మొక్కల పెరగడానికి ఏం చేయాలనుకొని ని సలహాలు సూచనలు అన్నీ తీసుకొని మనం పెంచుకుంటే అవి మన దగ్గర పెరుగుతాయి